కాలక్రమేణ మారుతున్న మార్పులకు అనుగుణంగా తెలుగు భాష కూడా చాలావరకు వెనక పడిపోయింది అనే చెప్పుకోవచ్చు ప్రస్తుత రోజులలో కొంచెం తెలుగుకి కూడా కొంచెం ప్రాధాన్యత అనేది పెరిగింది అనే చెప్పుకోవచ్చు కొద్ది రోజుల క్రితం మొత్తం ఇంగ్లీషు మయముండే కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తరువాత

తెలుగు భాషపై చాలా మన తెలుగు భాష చాలా ఎక్కువ అన్ని చోట్ల ఎక్కువ తెలుగే ఉంటుంది మీరు నేను తెలుగుని గమనించినట్లయితే తెలుగు భాషలో కూడా చాలా మార్పులు అనేవి సంక్ర ప్రస్తుతం స్కూళ్ళలో మాత్రం తెలుగు అనేది వెనుకబడిందనే చెప్పవచ్చు ఇంగ్లీష్కి ఉన్న విలువ తెలుగుకి లేదు నేను ఈ విషయాన్ని గమనించాను